తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రైవేటు విద్యా ఎంపికలు ఏవీ నాణ్యత ఖరీదు సౌలభ్యం పరంగా అవి ప్రభుత్వ విద్యతో పోలిస్తే ఎలా ఉంటాయి అనగా పాఠశాలలు పాఠశాలలో కోచింగ్ కేంద్రాలు ఇంకా ఇంకా మన పెద్ద పెద్ద విద్యా సంస్థలు అనగా నారాయణ శ్రీ చైతన్య ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఎంపిక చేసినవి చాలా మంచిగా చాలా నాణ్యతమైన విద్యను అందిస్తున్నాయి ఇంకా ఇంకా పెద్ద పెద్ద కళాశాలలు జూనియర్ కాలేజీలతో పోలిస్తే మా దాంట్లో నారాయణ శ్రీ చైతన్యలో ప్రైవేట్ రంగంలో చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ట్యూషన్ ట్యూషన్ కేంద్రాలు కోచింగ్ కేంద్రాలు మన ఎంసెట్కి జేఈఈ మెయిన్స్ వీటికి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లల్లో కూడా చాలా రకాలుగా మంచిగా చాలా రకాలుగా మంచి కోచింగ్ అనేది విద్యావంతమైన విద్యావంతమైన మంచి విద్యావంతమైన మంచి జ్ఞానాన్ని అనేది అందిస్తున్నాది